ఆ హలో వాణీ అదే అరకు వ్యాలీ గురించి ఎప్పుడైనా వెళ్ళావా అరకు అవును ఇప్పుడు ఇనాగురేషన్ అయిపోయాక ఫిఫ్త్ టు సెవెన్త్ అక్కడే ప్రోగ్రాం కృష్ణాష్టమి కదా మేబీ ఇప్పుడు కొంచెం అక్కడ చల్లగా ఉండవచ్చనుకుంటా లేదు గవర్నమెంట్ షో కృష్ణాష్టమి కదా పెర్ఫార్మెన్స్ కోసమే

అదే మ్యూజియమూను నా మ్యూజియం అవి ఉంటాయి కదా అవి చూడటం ఇంకా వాటర్ ఫాల్స్ సంథింగ్ కాఫీ ప్లాంట్స్

మొత్తం మొత్తం క్లౌడ్స్ ఆ అవును అదే చాపరాయి సం వాటర్ ఫాల్స్ అదే కదా ఆ బుర్రా కేవ్స్లో అదే కదా అవును ఇంకా కాఫీ వెళ్ళావా నువ్వు క్లౌడ్స్ కనిపిస్తాయి అంటారు కదా

ఎర్లీ మార్నింగ్ అయితే కనిపిస్తుందేమో అక్కడ కాఫీ ప్లాంట్స్ అవి బాగుంటాయి కదా

కాఫీ ఇంకా మొత్తం గార్డెనింగు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను ఒకసారి మొత్తం

అక్కడ కృష్ణుడికి రిలేటెడ్ సాంగ్స్ వేస్తాం అంటే మా సార్ ద్వారా ఇప్పుడు ఇక్కడ అకాడమీ కృష్ణాష్టమికదా సో మొత్తం కృష్ణుడికి సంబంధించిన కాస్ట్యూమ్ నేను కృష్ణుడు చేస్తా మిగిలిన వాళ్ళందరూ పక్కన గోపికలు ఉంటారు కదా అలా అవును అయ్యో వింటర్లో అయితే బాగుంటుందని అంటారు కానీ ఇప్పుడు మనకి చూడాలీ అవును ట్రైన్లో వెళ్తే వైజాగ్ నుంచి బాగుంటుందంటారు మొత్తం అదేంటి లేదు మొ అకాడమీ ద్వారానే వెహికల్స్ లోనే వెళ్తాం ఓన్ వెహికల్స్ అయితే ఇబ్బందుండదుకదా ఎక్కడికైనా వెళ్ళాలంటే నిజమే అక్కడ మోస్ట్లీ ఓన్ వెహికల్స్ లోనే వెళ్ళిపోతాం ఎక్కువ చూడ్డానికి ఉంటాయి కదా

అవును అవును ప నాకు తెలిసి ఈ ప్రోగ్రాం వచ్చేసరికి పాడేరులో ఉండవచ్చేమో ఎందుకంటే ఇదివరకు చేసింది కూడా పాడేరులోనే చేసాం అక్కడంతా మొత్తం చూసీ పాడేరులోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా ఆ అక్కడ అవును పాడేరు

మీ హల్వా మడుగుల్లమ్మపల్లి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు వైజాగ్ వెళ్ళావా ఓకే నీక్కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అక్కడ దగ్గర కదా మీకు బాగా అవునా

ఒకసారి ఎప్పుడో ఫ్యామిలీతో వెళ్ళాం చిన్నప్పుడు అప్పుడు మోస్ట్లీ గార్డెన్స్ మ్యూజియం షాపింగ్ కాఫీ ప్లాంట్స్ బుర్రా కేవ్స్ ఇవన్నీ తిరిగాం

అక్కడ సరే

ఫెస్టివల్స్లో అయితే మొ అదే ట్రైబల్ ఏజన్సీ ఏరియా కదా అదీ వాళ్ళు

అవును అక్కడ మనకి ఈ న్యాచురల్ ఐటమ్స్ అన్నీ ఎక్కువగా దొరుకుతాయి మన ఏపీలో మన తెలుగు సైడ్ అయితే కాఫీ వచ్చేసరికి అరకునే ఫేమస్ కదా ప్యూర్ దొరుకుతుంది అవును డైరెక్ట్ మనకే దొరుకుతుంది ఇక్కడైతే ట్రేడింగ్ అవన్నీ జరిగీ కొంచెం ఎస్సెన్సులు అవీ కలుపుతారేమో అని

ఇంకా చింతన్ చికెన్ బొంగు చికెన్ అవును అవును చికెను మొత్తం కొండలూ అవన్ని అంతేలే రేపు ఎల్లుండి నైట్ ఈవెనింగ్ అలా బయల్దేరతాము ఫిఫ్త్ ఈవెనింగ్ ఇనాగురేషన్ అయిపోయాక నేను ఇక్కడికి వచ్చేస్తే వచ్చేస్తాను ఆ తర్వాత రోజు

బయల్దేరి అక్కడ స్టే చేసి ప్రోగ్రాం చేసి వచ్చేస్తాను ఎప్పుడు వస్తావు మళ్ళీ

ఆ సరే అయితే బాయ్